అవునండి ఓకేనండి ఓకే మేడం ఓకే మేడం మీరు ఏ డేట్ల్లో వస్తారు ఓకేనండి అది మంత్ స్కీమ్ అంటే ఎన్ని డేస్ ఉందాం అనుకుంటున్నారండి ఆంధ్రాలో ఓకే పాసిబుల్గా ఒక ట్వంటీ డేస్ అంటే మేడం ఆంధ్రప్రదేశ్లో మనము చూసే ప్లేసెస్ అయితే ట్వంటీ డేస్ అయితే ఎక్కవైపోతాయి మేడం లేదు నాకు ఆంధ్రాయే కాదు నెక్స్ట్ తెలంగాణా కూడా చూద్దాము అని అనుకుంటే మేడం మేము అక్కడ కూడా చూపిస్తాం మేడం మేబి ట్వంటీ డేస్ అంట్నారు కాబట్టి లేదు నేను ఇంకా డేస్ తగ్గించుకుంటాను ఓన్లీ ఆంధ్రా ఒక్కటే కావాలి అంటే మేడం ఎన్ని డేస్ పడుతుందో నేను షెడ్యుల్ వెసి మీకు చెప్తాను మేడం ఓకే మేడం ఓకే మేడం ఒకసారి నేను మీకు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి దానికి ఎంత టైమ్ పడుతుంది ఎంత ట్రావెల్ పడుతుంది ఎంతసేపు పడుతుంది అని చెప్పి నేను మీకు ఒక షెడ్యుల్ వేసి అయితే మీకు వాట్సప్ పెడతాను మేడం అండ్ మీ కార్ చార్జెస్ కూడా నేను దాంట్లోనే సెండ్ చేస్తాను అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ అంట్నారు ఎంతమంది వస్తారు మేడం ఓకే ఫోర్ మెంబెర్స్ కాబట్టి మేడం ఒక క్యాబ్ అయితే సరిపోతుంది సో ఈ క్యాబ్ ఒక క్యాబ్కి ఎంత పడుతుందో అండ్ మొ డీజల్ చార్జెస్ అండ్ మొత్తం అన్నీ వేసి మేడం ప్లాన్ ఏంటో మీకు అయితే చెప్తాము మీకు అది నచ్చితే మేడం మళ్ళీ మీరు వెంటనే మాకు కాంటాక్ట్ చెయ్యొచ్చు మీరు కాంటాక్ట్ చెయ్యకపోయినా జెస్ట్ నేను నాకు నా ప్రొఫైల్లో అయితే మీరు ఓకే అని పెడితే చాలు మేడం ఓకే మేడం అయితే మీరు ఓకే మేడం ఓకే మేడం ఖచ్చితంగా మేడం ఓకే మేడం ఉంటాను మేడం